మా కుటుంబంలో ఆరోగ్య భీమా ఉంది రెండు సంత్సరాల క్రితం మా ఫాథర్కి హార్ట్ సర్జరీ అయ్యింది అది చాలా ఉపయోగ ఉపయోగపడింది రెండు సమత్సరాల క్రితం ఒకటి జరిగింది ఆరు ఆరు సంత్సరాల క్రితం ఒకటి జరిగింది దానివల్ల రెండు సార్లు ఫాథర్కి స్టంట్ వేసారు అది చాలా ఉపయోగపడింది